నేను వార్తలను ఎక్కువగా టీవీ నైన్ ఇంకా ఇంకేమి ఉంటాయి వార్తలు టీవీ నైన్ ఎన్టీవీ తెలుగు టీవీ ఫై తెలుగు ఇలాంటి ఛానల్స్లో ఎక్కువ చూస్తుంటాను నాకు తెలిసి నేను తెలుగులో ఎక్కువ చూస్తుంటా భాషా వార్తలను ఇంకా మా చుట్టుపక్కల సంబంధించి ఈ మధ్యలో జరిగిన విశేషాలు ఏంటివి అంటే లైక్ రీసెంట్గానే ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అందులో చాలా మంది మాక్స్ తక్కువ వచ్చినాయని పిల్లలు చాలా సూసైడ్స్ ఇంకా చనిపోయారు చాలామంది సో అలాంటి డెసిషన్స్ తీసుకోవడం చాలా తప్పు చదివి చూపించాలి లేదంటే ఎవరో ఏమో అన్నారని పక్క వాళ్ళతో కంపేర్ చేశారని చెప్పి వాళ్ళు పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోవడం చాలా తప్పు నేను న్యూస్ చూసేటప్పుడు ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు తెలిసి ఈ మధ్యలో ఎక్కువ సూసైడ్స్ ఫుడ్ పాయిజన్ ఇంకా బిల్డింగ్ పైనుంచి దూకడాలు బ్యాక్లాగ్స్ ఉన్నాయని చనిపోవటాలు ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు తెలిసి వార్తలలో మనకు మెయిన్గా ఉండేటివైతే ఇవే సో ఈ ఇంకా ఇప్పుడు మై ముందు వచ్చేవి రేపు టెన్త్ రిజల్ట్స్ వస్తాయి ఇంకా అప్పుడు ఇంకెన్ని చూస్తామో తెలియదు కానీ న్యూస్లల్లో మాత్రం చాలా చనిపోవటాలైతే చాలా చూస్తున్నాం ఒకరిని ఇంకొకరు చంపడం వాళ్ళంతకు వాళ్ళు చనిపోవడం ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలిసి మెయిన్గా అయితే నేను చూసింది ఇంటర్ సూసైడ్స్ ఒక్క రిజల్ట్స్ నిన్న అంటే ఈరోజే ఒక ఫైవ్ మెంబర్స్ దాకా చనిపోయిండ్రు అసలు ఎందుకు చనిపోయిండ్రు అసలు వాళ్ళంటే పేరెంట్సు వాళ్ళ కజిన్స్ తోటి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కంపేర్ చేయడం వల్ల పిల్లలు ఏ పిల్లలకైనా వాళ్ళ పేరెంట్సు వేరే వాళ్ళ గురించి బాగా చెప్తే బాధ అనిపిస్తుంది సో అలాంటి పిచ్చి డిసిషన్స్ తీసుకున్నారు పిల్లలు సో వాళ్ళ నాకు తెలిసి చిన్న చిన్న మహా అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మార్క్స్ తక్కువ వచ్చినాయని చనిపోయిండ్రు చాలా మంది ఫైవ్ మెంబర్సు ఇంకా వేరే మా ఊరి సైడ్ అయితే ఇంటర్ వాళ్ళు మరీ అంత చనిపోలేరు బట్ ఓవరాల్ తెలంగాణలో చూసుకుంటే మాత్రం చాలా మంది చనిపోయిండ్రు పిల్లలు ఇంకా న్యూస్ ఇంకా న్యూస్లు అంటే డైలీ బాగా చెప్తూనే ఉంటారు మనం చూస్తూనే ఉంటాం వార్తలలో వాళ్ళు వీళ్ళని చంపారు వీళ్ళు వాళ్ళని చంపారు ఇంకా ఈ మధ్యన మన ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయ్యింది ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి నో అన్నాడని చెప్పి ఆ అమ్మాయి పైన చావు ప్రయత్నం చేసిండు ఇంకా మనకి అప్డేట్స్లో చాలా ఉంటూనే ఉన్నాయి చిన్న పిల్లలు ఇంకా అమ్మాయిలను లవ్ యాక్సప్ట్ చేయలేదని చనిపోవటాలు ఇంకా ప్రపోస్ యాక్సప్ట్ చేయలేదని ఇంకా ఇంకా మొన్న రీసెంట్గా ఒక న్యూస్ చూసినా పెళ్ళి చేసుకోలేదని చెప్పి పేరెంట్స్ మాట విన్నదని తను చంపేసినాడు సో నాకు తెలిసిన మెయిన్గా న్యూస్లలో ఇవే ఉన్నాయ్ ఇంకా బిజినెస్ గురించి ఇలాంటి న్యూస్లెస్ అయితే చాలా ఉన్నాయ్ ఇంకా నేను వార్తలు మాత్రం ఎక్కువ తెలుగులోనే చూస్తా ఎందుకంటే మనం మన మదర్ టంగ్ తెలుగు మన మెయిన్గా తిరిగేది తెలుగు కాబట్టి తెలుగులో ఎక్కువ చూస్తూ ఉంటా ఇంకా ఇంగ్లీష్ మ్యాగ్జీన్సు అప్పుడప్పుడు చదువుతుంటా అవి పర్లేదు బానే ఉంటాయి స్టోరీస్ సో ఇంగ్లీష్ ఛానల్స్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటా